నేను మా ఇంట్లోకి ఎప్పటి నుంచో ఒక వైర్ కట్టర్ని కొనుక్కోవాలని అకుంటున్నాను అలాగని నేను ఒకసారి రోడ్డు మీద వస్తుంటే ఒక వైర్ కట్టర్ బాగుందని చెప్పి కొనుక్కున్నాను అది కొంచం తక్కువకు వచ్చింది ఎలా ఉంటుందా అని కొనుకున్నాను కానీ అది ఇంటికి వచ్చాక నేను దాంతో పనిచేస్తుంటే చాలా బాగుంది తర్వాత నేను పని చేసుకుంటున్న నా పనికి అది చాలా అవసరం అది నేను తీసుకెళ్ళి దాంతో బాటు ఉపయోగించుకుంటుంటే అది చాలా బాగా పని చేస్తుంది మంచి నాణ్యతతో ఉంది చాలా బాగా ఉపయోగపడుతుంది తక్కువలో మంచి నాణ్యతమైన వైర్ కట్టర్నే నేను కొనుక్కున్నాను